ఎక్కువ మందికి వంట చేయాల్సి వచ్చినప్పటి నా అనుభవం ఏంటంటే నేను మీతో చెప్పాలని ఆశ అనుకుంటున్నాను నా అనుభవం చెప్పాలనుకుంటే నేను మా పాప పుట్టిన రోజుకి మేము ఎక్కువ మందికి వంట చేయాల్సి వచ్చింది అయితే ఎక్కువ మందికి మేము ఆరోజు మా బంధువులందరినీ ఆహ్వానించాము వారందరి కోసం మేము పుట్టిన రోజుకి ఉదయాన్నే మేము గారెలు టిఫిన్ గారెలు ఏర్పాటు చేసాము ఆ గారెలు వేయడానికి మేము మిక్సీని ఉపయోగించాము పిండి అది మిక్సీ పట్టడానికి గ్రైండర్ మిక్సీ అలాంటివి ఉపయోగించాము అది మాకు చాలా ఉపయోగపడింది అయితే ఇది వరకటి రోజులలో అంటే అందరూ చేతితో రుబ్బేవారు రోట్లోని ఇప్పుడు అలాంటివి ఏం లేకుండా మేము గ్రైండర్ను ఉపయోగించి చాలా తేలికగా ఆ పని అవి చేసాము అదే విధంగా మధ్యాహ్నం భోజనానికి వస్తే మేము ఆరోజు బిర్యానీ చికెన్ కర్రీ తరువాత మటన్

వాళ్ళకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా నేను వాళ్ళకి వంట అన్నది తయారు చేసానన్నమాట నా అనుభవం నేను అంత మందికి చేయడం అదే మొదటిసారి అయినా సరే నాకు బాగా వచ్చింది వంట చాలా బాగా కుదిరింది నేను అందుకు చాలా సంతోషిస్తున్నాను అసలు ఇలాంటి అనుభవాన్ని నేను అసలు ఎప్పుడూ ఎదుర్కోలేదు ఈ వంట చేయాలి ఇంత మందికి అని చెప్పి కాకపోతే ఇప్పుడు నేను వంట ఇంత చక్కగా చేసినందుకు నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్న నా ఆనందానికి అసలు నా అనుభవం మీకు చెప్పడానికి అసలు నాకు మాటలు రావట్లేదు అందులో ఉపయోగించవలసినవి చాలా మెలకువలు ఉన్నాయి అసలు నేను ఉపయోగించినవి తేలిగ్గా అయిపోవడానికి మిక్సీ ఉపయోగపడింది బయట నుంచి తీసుకొచ్చిన మసాలాలు అన్నీ ఉపయోగపడినవి ఇలాంటివన్నీ నేను చాలా బాగా చేసాను ఇది నా వంట యొక్క అనుభవం